అన్నీ మతాల సారాంశం ఏమిటంటే దేశంలో చాలా రకాల మతాలు ఉన్నాయి హిందూ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలు ఇందులో వేరు వేరు వర్గాల వారు వారికి సంబంధించిన మతాల ఆచారాల ప్రకారం వారు వారు అనుభవిస్తూ ఉంటారు క్రిస్టియన్ వారు ఒక రకంగానూ హిందువులు ఒక రకంగానూ ముస్లింలు ఒక రకంగానూ రకరకాల వారు వారికి సంబంధించిన ప్రకారం వారు ఏ విధంగా అయితే వాళ్ళ పెద్దలు నిర్ణయించిన ప్రకారం వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు ఈ విధమైన సాంప్రదాయము పూర్వ కాలం నుంచే వస్తూ ఉంది దీన్ని ఎవరికి సంబంధించిన వాళ్ళ గురువులు గానీ వాళ్ళ మత అధికారులు గానీ వారు ఏ విధంగా చెప్తే వారు ఆ విధంగా దాన్ని ఆచరిస్తూ ఉంటారు అంటే అది వారి ఇష్టానుసారంగా జరుగుతుంది హిందువులైతే రకరకాలు టెంపుల్సు శివాలయమని కృష్ణాలయమని రకరకాలుగా టెంపుల్స్లో పూజలు జరిపించుకుంటూ ఉంటారు క్రిస్టియన్ మతం వాళ్ళు చర్చీలో ఎళ్ళి సేవ చేసుకునొస్తారు ముస్లింలైతే మసీదులో చేసుకుని వస్తారు ఆ విధంగా తరతరాల నుంచి అలాగే వస్తుంది మతాధికారులు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే గురువులు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే పాటిస్తూ ఉంటారు హిందువులైతే గురువులు కొంతమందికి ఉంటారు కొంతమందికి ఉండకపోయినప్పటికినీ వారు టెంపు గుళ్ళో పూజార్లు ఉంటారు వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తూ ఉంటారు కొన్ని సేవా కార్యక్రమాలు అలాగే జరుగుతూ ఉంటాయి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ తరతరాలుగా వస్తూనే ఉన్నాయి దీన్ని మనం ఎప్పటినుంచో ఆచరించాల్సి ఉంటుంది పద్ధతుల ప్రకారం ఎవరి పద్ధతుల ప్రకారం వారు చేసుకుని పోతూ ఉంటారు

ముస్లింలు వారు అల్లాని పూజిస్తారు క్రిస్టియన్సు యేసూ ప్రభూని పూజిస్తారు హిందువులైతే వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి సాయిబాబా శివాలయము కిష్ణాలయమని వేణుగోపాల స్వామి రకరకాల టెంపుల్సు రకరకాల తో పూజార్లు చెప్పే విధంగా పండగలకి వచ్చే దాని ప్రకారం వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా దాన్ని జరుపుకుంటూ ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి పండగలు కూడా హిందూ సాంప్రదాయంలోనే ఎక్కువగా ఉంటాయి ఈ పండగ సమయంలో గుళ్ళో గుడిలో పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు వారు ఏ విధంగా నిర్వహిస్తే ఆ విధంగా వెళ్ళి గుళ్ళోకెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకోడాలు పూజార్లు చెప్పింది వినడాలు అలాంటి కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి ఉగాదికి ఉగాది పండగనుకోండి ఉగాదీకి పంచాంగం చెప్తుంటారు ఏ రాశి వారికి ఏ విధంగా జరుగుతుంది అలాంటివన్నీ చెప్తా ఉంటారు మేషరాశి కుంభరాశి మకర్రాశి ఇలా రాశి వారికి ఏ వారి ఒక ఆ సంవత్సరంలో వారికి ఎంత లాభముంటుంది ఎంత నష్టముంటుంది ఇవన్నీ చెప్తూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి దీని ప్రకారం వాళ్ళు జరిగిన ప్రకారం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు